నేను స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ చేశాను కానీ అది నాకు ఎక్కువ దూర ప్రయాణంలో వేడిగా ఉండడానికి ఇన్సులేట్ చేసిన బాక్సుని వాడమని రెస్టారెంట్ వాళ్ళకి చెప్పాను